హలో సార్ ధనరాజ్ ఫార్మసీయా అండి సార్ నా పేరు గౌతమ్ అండి నాకు యాక్చువల్లీ ఏటిదంటే చేతి మీదాను కాలి మీద కాస్త అలర్జీ టైపులో లాగా అనిపిస్తుంది ఎర్రగా అవుతా అ అయ్యంది తరువాత గోకుడు ఎక్కువ పెడుతుంది ప్లస్ ఇంకోటి ఏటిదంటే నాకు నడుము నొప్పి కూడా చాలా ఎక్కువుగా ఉంటుంది సో నడవలేక పోతున్నాను అనిపిస్తుంది కాలు కింద పెడితే కొంచెం నొప్పిగా ఉంటుంది సో కాకపోతే ఏంటంటే నాకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి నాకు పడవు కానీ తప్పనిసరిగా కొంచెం నొప్పి ఎక్కువుంది కాబట్టి పెయిన్ వేసు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సొస్తది సో మరి దానికోసం మీరేమైనా రికమెండ్ ఏమైనా చేయగలుగుతారేమో అని చెప్పేసి కాల్ చేసామండి రియాక్షన్స్ అంటే నేను ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు నాకు బేగులు రావడం కానీయండి లేకపోతే చేతులు మీద కాళ్ళ మీద ఇట్లా దురదలు లాంటివి రావడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది అనమాట నేను ఇంతక ముందు జీరోడాల్ ఎస్పీ అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది ఒకసారి మెడికల్లో అడిగితే ఇచ్చారు నాకు సో అది వేసుకున్నాను అది వేసుకుంటే నాకు ఇట్లా అయిందండి అది కాకుండా వేరే పెయిన్ కిల్లర్స్ అయితే నేను పెద్దగా ఏం ట్రై చేయలేదు చూడాల్సొస్తదండి మరి అదే అందుకోసమే మీకు కాల్ చేస్తున్నాను యాక్చువల్లీ అర్ధం కాలేదు మీరు చెప్పేటిది అవునండి కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది తరువాత పేగులు అరిచినట్టు అనిపిస్తుంటుంది అదే అనుకుంటున్నామండి కానీ ఇక నొప్పి ఎక్కువుంది కాబట్టి వాడక తప్పదు కదా

మాది లోకలేనండి లోకలే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటూ ఒక వన్ వన్ అండ్ ఆఫ్ కిలోమీటర్ ఉంటుందండి మీ దానికి

ఉంటారాండి మరి మీరు ఏ టైం వరకు ఉంటారండి మీరు నాకొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చండి

చెప్పండి సార్ మరొక్కసారి ఆ ట్యాబ్లెట్ ఏంటి అన్నారు మరి మీరు ఉండరు అంటే నేను మా అబ్బాయిని పంపిస్తాను మరి ట్యాబ్లెట్స్ కోసము సరేనండి మరి ఒక పది పదిహేను నిమిషాలలో మా అబ్బాయి వస్తాడు ట్యాబ్లెట్స్ ఇచ్చేసేయండి ఎంత అవుతుందో చెప్పేస్తే బిల్ పే చేస్తానండి సరేనా ఓకే అండి రైట్ త్యాంక్ యూ అండి